నేను నా మొదటి ప్రోడక్ట్ చైర్స్ ని తీసుకున్నాను అవి నాకు చాలా అంటే చాలా నచ్చినాయి ఎందుకు అంటే అవి చాలా అంటే చాలా దృఢంగా ఉన్నాయి ఇంకా ఎంత బరువు కూర్చున్న సరే అవి తట్టుకుంటున్నాయి ఇంకా తేలికగా కూడా ఉన్నాయి ఇంకా కొన్ని చైర్లు ఉంటాయి అవి కుర్చీలు చాలా బరువు బరువుగా ఉంటాయి కానీ ఇవి అలా కాదు ఇవి చాలా అంటే చాలా తేలికగా ఉన్నాయి ఇంకా ఇంటికి గబుక్కున ఎవరైనా చుట్టాలు వచ్చినట్లైతే ఈ చైర్స్ ని వేసి వాళ్ళని కూర్చోపెట్టడానికి చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని దగ్గర అయితే కింద కూర్చోవాలంటే చాలా మంది కూర్చోలేరు పెద్దలు చాలా మంది ఇలా చైర్స్ లో వాళ్ళకి చాలా కూర్చోవడానికి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి చైర్స్ దీనివల్ల నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు కూడా కొంచెం పద్దతిగా ఉంటుంది వాళ్ళని చైర్ లో కూర్చోపెట్టడం అలా కాకుండా కింద కూర్చోపెడితే లేకపోతే మనం పడుకునే మంచం మీద కూర్చోబెడితే అస్సలు బాగోదు